న నేను చల స్థానిక స్వచ్ఛంద్ర సంస్థ కోసం చలనచిత్ర రాత్రి నిధుల సేకరణని వహిస్తున్నాను ఆ సేకరణ నిధులలో అవసరమైనటువంటి కంటెంట్ ఉన్నటువంటి చిత్రాలను వేయడం వేస్తాము వినోదం కోసం పుట్టినరోజు సందర్భంగా అవసర ఎంటర్టైన్మెంట్తో ఉన్నటువంటి చిత్రాలను ఆకర్షణీయంగా ప్రేక్షకులకు ఉండేలాగా ఏర్పాట్లు చేస్తాము పుష్పా టు లాంటివి ఎంటర్టైన్మెంట్ మూవీస్ వేస్తాము